నేను ఉదయం నిద్ర లేవగానే మొదటగా వాకింగ్కి వెళ్తాను నా వాకింగ్ వెళ్ళేటప్పుడు షూ అలాగే వాకింగ్కి వెళ్ళే ముందు వాటర్ కొన్ని బాటిల్సు షూ డ్రెస్ వేసుకుని కంపల్సరీగా మార్నింగ్ ఎవిరీ డే మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను అపుడు నాకు రన్నింగ్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు తెలియని ఆరాటం అలసట వచ్చినప్పుడు నేను కొన్ని ఆరోగ్యంగా వాటర్ తీసుకోవడం లేదా జ్యూస్ తాగడం వంటివి చేస్తాను ఉదయం ఈవినింగ్ అలాగే మనం ఆహారం తిన్న వెంటనే కూడా వాకింగ్ రన్నింగ్ అనేది చేయడం చాలా ఆరోగ్యానికి మంచి తగిన విషయం మంచి మంచి లక్షణం రన్నింగ్లో చాలా ప్రాముఖ్యంగా నడవాలి అధికంగా నడుచుకోవద్దు స్లోగా నడవకుండా చిన్నగా నిదానంగా రన్నింగ్ చేసుకుంటూ నడవడం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే గుండెకు రక్త రక్త రక్తం కూడా చాలా బాగా అందుతుంది ఆరోగ్యం పట్ల ఆహారం అరగని వాళ్ళకి కూడా ఈ రన్నింగ్ చేయడం వల్ల ఆహారం అనేది చాలా ఈజీగా డైజేషన్ అవుతుంది రన్నింగ్ చేస్తున్నప్పుడు ఆహార పదార్థాలు ఎంతో ఇదిగా ఉంటాయి మనం ఆరోగ్యం కూడా ప్రతిరోజు మనం మన వ్యాయామంతో పాటు అలాగే మన డైలీ రొటీన్ బ్రేక్తో పాటు రన్నింగ్ చేయడం అనేది కూడా నేర్చుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఆరోగ్య సమస్యలు మనకు ఎదురు కావు